వేసవి కాలం చూసుకున్నట్లయితే మనకి సన్ లైట్ అనేది ఎక్కువగానే ఉంటుంది ఆ టైంలో మనం ఏంటంటే ఎక్కువ వాటర్ అనేది ప్రొవైడ్ చెయ్య వాటర్ అనేది మనం మొక్కలకి ఎక్కువ ఇవ్వాలి సో నేను సమ్మర్లో అయితే నేను కంపల్సరీగా వాటర్ అనేది మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ప్రత్యేకంగా ఒక గుర్తుపెట్టుకునేటట్టుగా అయితే అది ఒక డై రోజువారి ప్రక్రియ లాగా చేస్తూ ఉంటాను సమ్మర్లో అయితే ఇంక వింటర్లో చూసేటప్పటికీ మనం ఏంటంటే ఏదైతే మొక్కని మనం పెంచుతున్నామో ఆ మొక్కకి సరిగ్గా సూర్య కాంతి అనేది మొక్క మీద పడుతుందా పడేటట్టు మనం ఏర్పాటు చేసుకోవాలి ఇంకా చిన్న చిన్న మొక్కలు ఏమైనా మనం పెంచే మొక్క కింద ఏమైనా మొక్కలు లాంటివి వస్తే అవి తీసేస్తూ ఉండాలి ఎందుకంటే మనం అందించేది అంతా ఒక మొక్కకి కాకుండా ఇంకో మొక్కకి అవి డెవలెప్ అవ్వడం వలన కూడా మన మొక్క మీద ప్రా మంచి మొక్క మీద ప్రభావం పడేది ఉంటుంది చెడు మొక్కలు ఏవైనా ఉన్నట్లయితే అవి కూడా మనం తీసేయాలి ఇలా జాగ్రత్తలు నేను సీజన్స్ బట్టి అయితే తీసుకుంటాను